నేను కొన్ని రోజుల క్రితం ఒక కెమెరాను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఇవాళ నాకు దాని డెలివరీ వచ్చింది ప్యాకేజ్ చూడడానికి అస్సలు బాగాలేదు ప్యాకేజ్ డబ్బా సరిగా అసలు లేదు ఓపెన్ చేయగానే కెమెరాను చూశాను కెమెరా చూడడానికి కూడా సరిగా లేదు చాలా పాతగా కనిపించింది దాన్ని ఓపెన్ చేసి చూస్తే అసలు అసలు బాగాలేదు కెమెరా ఫొటోస్ తీద్దామంటే కూడా ఒక ఫోటో క్లిక్ చేస్తే రెండు మూడు సెకండ్లకి ఆ ఫోటో క్లిక్ అవుతుంది ఫొటోస్ కూడా అసలు సరిగా రావట్లేదు మొత్తం చీకటి చీకటిగా వస్తుంది లెన్స్ అనేది కూడా చాలా కరాబు అవుతుంది లెన్స్ అనేది కూడా చాలా పాత లెన్స్ నాకు పెట్టి ఇచ్చారు ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చాలా మంచిగా వస్తుంది అనుకున్న కెమెరా కానీ ఆన్లైన్లో కూడా కెమెరా సరిగా రాలేదు ఆన్లైన్లో మంచిగా ఉంటుంది అనుకున్నా కానీ ఆన్లైన్లో కూడా కెమెరా సరిగా లేదు ఫొటోస్ కూడా సరిగా రావట్లేదు బ్యాటరీ కూడా చాల తక్కువ ఉంది దానికి ఛార్జింగ్ చేయడానికి కూడా ఏమీ ఇవ్వలేదు ఆన్లైన్లో తీసుకుంటే మంచిగా ఉంటుంది అనుకున్న కానీ కెమెరా అనేది అసలు బాగాలేదు నాకైతే ఈ కెమెరా అసలు నచ్చలేదు